నేను సజీవ సమూన లేదా ఇప్పటికీ నిజ జీవిత సెటప్ నుండి పెయింట్ చేసిన చాలా పెయింటింగ్లు ఉన్నాయి ఆ అనుభవం నాకు చాలా గుర్తింపు తెచ్చింది ఆ అనుభవం ఎప్పటికీ నేను మర్చిపోలేను దీనిలో కష్టం ఏమిటి అంటే అందులోని ఒక నిజజీవితంలో ఉండే సజీవ సమూన అనేది మనం అర్థం చేసుకొని దాన్ని గీయడం ఇలాంటి పోటీల్లో నేను చాలా చిత్రాలను గీయాలి అనుకుంటున్నాను కానీ

ప్రయత్నాలు చేసినా కూడా అందులో నేను అధిగమించాను నేను ఎక్కువ పెయింటింగ్ చేయాలనుకున్నది జంతువుల బొమ్మలు అలాగే పక్షుల బొమ్మలను గీయడం అవి నాకు చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అలా చేయడం వల్ల నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది అలాగే వాటిని గీయడం నాకు ఎంతో ఆనందకరం ఇలా చేయడం అనేది నా చిన్నప్పటి కళ నేను నిజ జీవిత సెటప్ మరియు పెయింటింగ్ చేసిన చాలా పెయింటింగ్స్ ఉన్నాయి అవి నేను ఎప్పటినుంచో గీయాలి అనుకుంటున్నాను ఆ కళ ఇప్పుడు నెరవేరింది